మనం ఇంతకుముందు జనరేషన్లో ఎక్కడికైనా వెళ్ళాలంటే ఖచ్చితంగా బస్ స్టాప్ వరకు వెళ్ళి అక్కడ బస్సు ఉంటేనే బస్సు ఎక్కి ఫ్లాట్ఫామ్ నెంబర్ తెలుసుకుని అక్కడ బస్సు ఉందో లేదో తెలుసుకుని మరీ చూసి బస్సు వచ్చాకే ఆ ప్రాంతానికి వెళ్ళే వాళ్ళం కానీ అప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు లాస్ట్ జనరేషన్ వాళ్ళు తిరుపతి వెళ్ళాలంటే అక్కడన్నీ బ కొందరు ట్రైన్లో వెళ్ళేవారు కొందరు బస్సులో వెళ్ళలేవాళ్ళు వెళ్ళిన తరువాత అక్కడికిెళ్ళాక అక్కడకి వెళ్ళి క్యూ లైన్లో నిలబడి హోటల్స్ హోటల్స్ ఉన్నాయా చూసుకునేవాళ్ళు ఎంత రూమ్స్ ఉన్నాయో చూసుకునేవాళ్ళు దీనినికి అంత పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్ ఉండేది కానీ ఇప్పుడు తిరుపతి వెళ్ళాలంటే వెళ్ళే దగ్గర నుంచి ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవడం అక్కడికెళ్ళిన తరువాత స్టే చెయ్యడానికి రూమ్ టికెట్స్ బుక్ చేసుకోవడం ముందుగానే హోటల్స్లో కూడా మనం రూమ్ టికెట్ బుక్ రూమ్ బుక్ చేసుకోవడం దర్శనానికి కూడా టికెట్ బుక్ చేసుకోవడం మళ్ళీ రివర్స్ వచ్చేటప్పుడు కూడా మళ్ళీ టూ డేస్ ముందుగానే ఆన్లైన్లో టికెట్స్ అన్ని బుక్ చేసుకుని మనం ఇంటికి రావడానికి చాలా సులభమైన పద్ధతులు వచ్చేశాయి ఇంతకు ముందలాగా మనం బస్ స్టాప్ లోకి వెళ్ళి బస్ వచ్చే వరకు వెయిట్ చేసి మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవడం వల్ల కరెక్ట్ టైం వచ్చే టైం బస్ వచ్చే టూ మినిట్స్ ముందు కూడా మనం వెళ్ళి బస్టాండ్లో నిలబడేంత ఫెసిలిటీస్ మనకొచ్చాయి కానీ ముందు మాత్రం చాలా ఇబ్బంది పడేది ఈ ఆన్లైన్ బుకింగ్స్ రిజర్వేషన్ల వల్ల మనకంతా ఈజీ ప్రాసెస్లో టైం టేకింగ్ లేకుండా జరిగిపోతుందని నా ఉద్దేశం